నేను కొన్న వస్తువు ల్యాప్టాప్ అది తక్కువ ధరలో దొరికింది కదా అని తీసుకున్నాను ఆ ల్యాప్టాప్ హెచ్పి కంపెనీ ల్యాప్టాప్ తక్కువ ధరలో దొరికిందని తీసుకున్నాను కానీ అది ఛార్జింగ్ త్వరగా దిగిపోవడం త్వరగా వేడెక్కడం ఇలాంటివి చేస్తుంది తక్కువ ధరలో దొరికింది కదా అని తీసుకోవడం వల్ల అది పెద్దగా నాణ్యతగా మన్నడం లేదు దాని పనితనం కూడా అంతగాలే నీట్గా లేదు మధ్య మధ్యలో ఆగిపోవడం స్టక్ అయిపోవడం లాంటివి చేస్తుంది